కాకినాడ జిల్లాల్లో ప్రధాన ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి వనరులు వ్యవసాయం పరిశ్రమలు సేవలు మరియు స్వయం ఉపాధి వ్యవసాయం కాకినాడ జిల్లాలో వ్యవసాయం ఒక ప్రధాన ఆదాయ వనరు జిల్లాలో అనేక రకాల పంటలు పండించబడతాయి వీటిలో పత్తి ధాన్యం కూరగాయలు మరియు పండ్లు ఉన్నాయి వ్యవసాయం జిల్లాలోని జనాభాలో చాలామందికి ఉపాధిని కల్పిస్తుంది తరువాత పరిశ్రమలు కాకినాడ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి వీటిలో తయారీ రసాయనాలు పెట్రోల్ కెమికల్స్ మరియు ఇంజనీరింగ్ ఉన్నాయి పరిశ్రమలు జిల్లాలోని జనాభాలో చాలా మందికి ఉపాధి కల్పిస్తాయి తరువాత సేవలు కాకినాడ జిల్లాలో అనేక సేవా రంగాలు ఉన్నాయి వీటిలో విద్య ఆరోగ్య సంరక్షణ టూరిజం మరియు వాణిజ్యమున్నాయి సేవలు జిల్లాలోని జనాభాలో చాలామందికి ఉపాధి కల్పిస్తాయి తరువాత స్వయం ఉపాధి కాకినాడ జిల్లాలో అనేకమంది ప్రజలు స్వయం ఉపాధి పై ఆధారపడి ఉన్నారు వారు చిన్న వ్యాపారాలు కలలు మరియు చేతి పనులు మరియు వ్యవసాయం వంటి వివిధ రకాల వృత్తులను చేస్తారు జిల్లాలో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలను ఇష్టపడతారు ప్రభుత్వ ఉద్యోగాలు సురక్షితమైనవి మరియు స్థిరమైనవి అవి ప్ర ప్రైవేట్ ఉద్యోగాల కంటే ఎక్కువ భద్రతా మరియు ప్రయోజనాలను అందిస్తాయి